హలో హలో ఇక్కడ ల్యాండ్ ఉంది కొంటారా అండి టూ ఎకర్స్ టూ ఎకర్స్ ఉంది ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో సిద్దిపేట నుంచి వెళ్ళి ఇదే ఇదే దగ్గర ఉంది అదే టూ ఎకర్స్ ఉంది బడ్జెట్ అయితే మంచిగా పలుకుతుంది రేటింగు ఇప్పుడు మీకు కు కొని పెట్టుకున్న కానీ మీరు నెక్స్ట్ టైం అమ్మాలి అనుకున్న కానీ మంచి రేటింగ్ వస్తుంది పొగా ఇంటికి దగ్గర కొంచెం ఇంటికి దగ్గర మీకు అనుకూలంగా ఉంటుంది మంచిగా ఉండచ్చు ఇప్పుడు దీని ల్యాండ్ పేపర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయండి రేపు చూడడానికి వస్తారా అమౌంట్ వచ్చి రేపు మాట్లాడదాం అక్కడ ఇప్పుడు మీకు దాని సైట్ విజిట్కి వస్తానంటే రండి రేపు టువల్కి నేను పేపర్ తీసుకుని రిజిస్ట్రేషన్ అమౌంట్ అన్నీ ఒకసారి అవుతాయి అక్కడ ల్యాండు మీ పేరు మీద ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో అప్పుడు ఈ అమౌంట్ మీకు వస్తుంది ఏ అదేం బాగోదు అన్నీ ఇప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు అందరూ ఉంటారు అన్నీ చూసుకుంటారు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి ట్వల్వ్ వరకు రండి అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి హైదరాబాద్ పోయే దగ్గర నుంచి సిటీ ఒక వన్ కిలోమీటర్ బయట ఓకే ఓకే రండి